నృత్యం అనేది అది ఎంజాయ్ చేయడం కానీ అలాంటివి చేయడం కానీ ఇలా ఎంజాయ్ చేస్తూ చేయడమే నృత్యం అంటారు ఈ నృత్యంలో అన్నిటికంటే పెద్ద అపోహ అంటే అపోహ అంటే ఒక ఊహించుకోవడం ఊహించుకోవడం దాన్ని డ్యాన్స్లో ఏం చేస్తారంటే వాళ్ళు అంటే వాళ్ళు డ్యాన్స్ వేసేటప్పుడు వాళ్ళకి ఏమి వేస్తున్నారు అవి అన్నీ తెలియదు ఒక పాట పెట్టినప్పుడు వాళ్ళు ఏమి వేస్తారో ఏమో తెలియదు అవే ఊహించుకొని అలాగే వేసేస్తూ ఉంటారు డ్యాన్స్ ఒక స్టెప్ కరెక్ట్గా వెేయ్యాలా ఇలా వెేయ్యాలా అలా వెేయ్యాలా అలా ఏం ఉండదు వాళ్ళకి ఇష్టం వచ్చిన స్టెప్ ఆ టైంలో ఏది గుర్తు వస్తే అలా ఊహించుకొని వేసేస్తూ ఉంటారు అదే పెద్ద ఊహించుకొని డ్యాన్స్ వేయడం అన్నమాట డ్యాన్సింగ్లో వాళ్ళు అనేది ఒక పర్ఫెక్ట్ స్టెప్ అనేది వెయ్యాలి దీనికి ఇలాగే వెేయ్యాలి అలాగే వేయ్యాలి అని ఏమి ఉండదు ఆ మాస్ బీట్స్ వల్ల కానీ ఒక అదొక వైబ్ వల్ల కానీ వాళ్ళకి ఏది ఎట్లా డ్యాన్స్ వేయాలి అనిపిస్తే అలాగ డ్యాన్స్ అనేది వేస్తారు అన్నమాట ఊహించుకొని ఒక సినిమాలో ఒక డ్యాన్స్ అనేది చూశారు ఆ సినిమాలో డ్యాన్స్ వాళ్లు అలా చేశారని వీళ్ళు అలా ఇక్కడ ఊహించుకొని అలాగే వేయడం కానీ ఇలాంటివి ఊహించుకోవడం అనేది చాలా చేస్తూ ఉంటారు డ్యాన్స్లో అలా చేయడం వల్ల వాళ్ళకి అదొక ఎనర్జీ ఎనర్జీలాగా వస్తుంది వాళ్లకి అనేది ఒక హుషారు అనేది వస్తుంది ఇలాంటివి వస్తాయి అన్నమాట ఈ డ్యాన్సింగ్ అనేది ఒక ఒక ఆర్ట్లాగా అన్నమాట ఈ డ్యాన్సింగ్ చేయడం వల్ల ఎన్నో రోగాలు అనేవి పోతాయి డ్యాన్సింగ్ చేయడం వల్ల చాలామందికి చాలా రిలీఫ్ ఉంటుంది ఎవరైనా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ ఏదైనా చేయనప్పుడు కానీ కొంతమంది డ్యాన్స్ వేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేయడం కానీ ఆ ఆ డ్యాన్స్ వేయడంలో వాళ్ళు ఏం చేస్తారు అక్కడ అలా హీరోలు అలా డ్యాన్స్ వేశాడు హీరోయిన్ అలా డ్యాన్స్ వేస్తారు అని ఊహించుకొని వాళ్ళు వాళ్ళే ఊహించుకొని అలా డ్యాన్స్ వేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది ఒక స్ట్రెస్ ఫీలింగ్ అనేది పోతుంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇలాంటివి అనేది చాలా జరుగుతాయి అన్నమాట డ్యాన్సింగ్లో డ్యాన్సింగ్లో అంత పెద్ద అపోహ అంటే అదే అన్నమాట వాళ్ళు వాళ్ళు ఊహించుకొని వేయడం కానీ ఒక హీరోయిన్ ఊహించుకొని డ్యాన్స్ అలా వేశారని వేయడం కానీ ఒక హీరోయిన్ని ఊహించుకొని డ్యాన్స్ వేశారని వేయడం కానీ ఇలా చేయడం ఇలా చేయడమే డ్యాన్స్లో ఒక అపోహలు అన్నమాట ఈ అపోహలు అనేవి ఎన్నో ఎన్నో చేస్తూ ఉంటారు అలా అని మనం వాళ్ళను ఏమి తప్పు పట్టలేము అయ్యో స్టెప్ కరెక్ట్ వేయలేేదు ఇలా వేయలేేదు అలా వెేయలేేదని ఆ యొక్క వైబుని బట్టి దాన్ని బట్టి వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు వేస్తున్నారు ఆ టైంలో ఎవరున్నా అలాగే వేస్తారు అలాగే ఊహించుకొని అలాగే వేస్తున్నారు వాళ్ళు కరెక్ట్ వేశారా బాగా వేశారా అవన్నీ కాదు వేయడం అనేది ఒక ఆర్ట్లాగా అన్నమాట అంతే